మూఢనమ్మకాలు కొన్నిపెద్దవారు ఎంతో మనకి ఆలోచించి కొన్ని కొన్ని వాటిని మనకి తెలియపరిచారు వాటిలో కొన్ని మూఢనమ్మకాలు కొన్ని వెటకారంగా ఉంటాయి వినోదభరితంగా ఉంటాయి కొన్ని వాటిల్లో మంగళవారం శుక్రవారం ఎవరికన్నా డబ్బులిస్తే ఆ డబ్బులు మళ్ళీ మనకి రావని ఇవ్వకూడదని మన లక్ష్మీదేవి అటెల్లిద్దని కొంతమంది నమ్మకం కానీ అదంతా కొద్దిగా ఒక రకంగా సైన్స్ పరంగా ఆలోచిస్తే అనిపించదు ఎందుకంటే వారికివ్వాల్సుంటేనే మనమిస్తన్నాం లేకుంటే ఇవ్వం కదా రెండోది మనకు రావాల్సింది కూడా అంతే ఉంటుంది కాకుంటే కొన్ని కొన్ని ఏందంటే ఇప్పుడు గడప ఉన్నది గడప లక్ష్మీదేవంటాము మరి దాని మీద కూర్చుని కొంతమంది అన్నాలు తింటూ ఓ జడలు వేసుకుంటూ రకరకాలగా ఉంటారు గడప ఏందంటే సింహం ద్వారాన్ని తొక్కకూడదని అదొక లక్ష్మీదేవని మూఢనమ్మకం మూఢనమ్మకం మంచిది కూడా అది మంచి కొయ్యతో వేపకొయ్యతో చేశారనుకోండి మనం దాటాలి కానీ తొక్కకూడదు చక్కగా గడపకి పసుపు పూసి బొట్టు పెట్టుకొని ఏ సూక్ష్మ క్రిములు లోపలికి రాకుండా ఉంటానికి నివారించేది అటువంటప్పుడు మనం దాన్ని మూఢనమ్మకం అనుకోకుండా సైన్స్ పరంగా ఆలోచించి కొన్నిటిని ఇట్లా చేయాలి కొన్ని వినోదభరితంగా ఉంటయి కొంతమంది పిల్లి ఎదురొచ్చింది మేము వెళ్ళకూడదంటారు అయ్యి ఒక్కో టైంలోనే అనిపిచ్చిద్ది కానీ ఒక్కో టైంలో కుదరదు ట్రైన్ ఉందండి కరెక్ట్ టైంకి వెళ్ళాలి పిల్లి ఎదురొచ్చినా ఏవన్నా పూర్వపు సువాసన ఎదురొచ్చినా తప్పదు వెళ్ళాలి ట్రైన్ మనకోసం ఆగదు కదా అట్లా కొన్ని కొన్ని అలా ఉంటయి అనిపిస్తాయి మూఢనమ్మకం మనకి టైం ఉండి ఓయమ్మ తర్వాత వెళ్ళచ్చు ఏం పర్వాలేదు అనుకుంటే ఆగగలం కానీ లేకపోతే ఆగలేం కదా అట్లానే కొన్ని కొన్ని అలా ఉంటాయి కొంతమంది జడలు విరబోసుకొని తిరుగుతూ ఉంటారు జుట్టులో అవి వెళ్ళకూడదు సైన్స్గా ఆలోచిస్తే పెద్దవారేం చెప్తారు జడ చక్కగా వేసుకొని వెళ్ళాలి అట్లా వెళ్ళకూడదు అంటారు కొంతమంది అంటారు ఆ ఏవుందిలే వెళితే అంటారు జుట్టు అలా భూమికి కనబడుతూ ఉండకూడదని పెద్దవారు చెప్పారు దానిలో ఎంతో పరమార్థం ఉంది ప్రతిదీ మూఢనమ్మకమని కొట్టేయకూడదు ప్రతిదీ వినోదంగా అని తేలిగ్గా తీసుకోకూడదు ఎక్కడిదాకనో ఎందుకు ఇప్పుడు మనం ఒక దేవాలయానికి వెళ్ళాలి ఎట్లా పడితే అట్టా వెళ్తామా వెళ్ళలేము వెళ్తే ఏం చేస్తారక్కడ మనల్ని వినోదంగా చూస్తారు ఈ వెగతాళిగా చూస్తారు చక్కగా స్నానం చేసి వెళ్ళవలసిన తీరిలో పద్ధతిగా సాంప్రదాయంగా వెళితే అందరికీ బాగుంటుంది మనం అక్కడ చేయాల్సిన ధర్మం చేస్తే ఎంతో బాగుంటుంది మనకది మూఢనమ్మకం అనుకోవచ్చు ఏ నమ్మకమైనా సరే ఎక్కడ ఎలా నడవాలో అలా నడిస్తేనే అది ఒక పద్ధతి పెద్దవారు మనం చెప్పినివి కొన్ని మూఢనమ్మకాలు వెలుగులోకి ఆలోచించుకొని దాని నిర్ణయం మనమే తీసుకోవచ్చు కాకపోతే కొంచెం కొంచెం వయసు అనుభవం పడేకొద్ది తెలుస్తుంది ఏది ఎలా చేయాలి ఇది మూఢనమ్మకమా వినోదంగా చెప్పిందా అని చెప్పని కొంతమంది ఆ వారు ఎదురొస్తే వెళ్ళకూడదు తుమ్మితే వెళ్ళకూడదంటారు కొంతమంది వెనక తుమ్మి వెళ్ళొచ్చంటారు ముందు తుమ్ము పనికి రాదంటారు అట్లా ఎన్నో రకాలు ఉంటాయి ఎన్ని చేసినా ఏది చేసినా ప్రతి ఒక్కటి ఆలోచన చేసుకొని మంచిదైతే ముందుకు వెళ్ళడం లేదంటే వెనక్కి రావడం రెండవది ఒంటి బ్రాహ్మణుడు ఎదురాకూడదని వారు ఎదురొచ్చారని ఈదురొచ్చారని ఏ ఎన్నెన్నో ఉంటుంటాయి అట్లా భగవంతుడికి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎన్నో ఆచారాలు పాటిస్తూ అవి మూఢనమ్మకం అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు అలా చాలా చాలా ఆలోచన చేసి చేయాలి ప్రతి ఒక్కటి మూఢనమ్మకం అనుకోకూడదు ప్రతి ఒక్కటి వినోదం కింద తీసేయకూడదు అట్లా ఆలోచించుకొని చేస్తూ ఉండాలి రెండవది పిల్లలున్నారు పిల్లలు ఎంతో వినోదభరితంగా తీసుకుంటారు ప్రతి ఒక్కదాన్ని మనం ఎంత విడమర్చి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు అదే వారు కొంచెం పెద్దైన తర్వాత ఇట్లా ఇట్లా చేస్తే ఇది మంచిది ఇది ఇలా పద్ధతి స్కూల్కి ఎలా వెళ్ళాలి అది మూఢనమ్మకం అయ్యిద్దా కాదు కదా అది ఖచ్చితంగా మంచిగా వెళ్ళాలి మరి అట్లా ఎట్లా పడితే అట్టా వెళితే అది వినోదం అవ్వదా కాదు కాబట్టి మనం ప్రతి ఒక్కటి తెలుసుకొని మూఢనమ్మకమా లేదా ఇది వినోదమా కాదా అని తెలుసుకోగలగాలి అన్ని ఆలోచన చేసుకొని కొంచెం పెద్దవారి మాట ఆలకిస్తూనే నడవాలి అంతేకానీ ఆ ఏంది మీరు చెప్పారని చెప్పని మూఢనమ్మకాలు అనుకోకూడదు రెండవది ఇప్పుడు కూరన్నాం తిన్న తర్వాతే మజ్జిగన్నం తినమన్నారంటే అది ఒక సైన్స్ పరంగా చెప్పింది దాన్ని వినోదంగా తీసుకోకూడదు కొన్ని మూఢనమ్మకాల్ని గట్టిగానే నమ్మాలి అట్లా ప్రతి ఒక్కటి ఆలోచన చేసి చేయాలి అంతేకానీ ఎట్టబడితే అట్టా చేసుకోకూడదు గడపల మీద కూర్చోకూడదు